హలో ఎవరు చెప్పండి గుడ్ ఈవెనింగ్ అమ్మా చెప్పండి ఎందుకండి లేదండి ఇప్పుడు ఎగ్జామ్స్ టైము ఫంక్షన్ ఉంది అంటున్నారు మీ అబ్బాయి ఏమో సరిగ్గా చదవట్లేదు అయ్యో త్రీ డేస్ కాదండీ ఇప్పుడు ఎగ్జామ్స్ టైము ఇప్పుడు ఈ వన్వీక్లో ఎగ్జామ్స్ టైమ్ ఎగ్జామ్స్ టైమ్లో మీరు ఎట్లా అండి ఇప్పుడు వన్ డే అంటే ఎట్లా మీ అబ్బాయి సరిగ్గా చదవ స్లో లెర్నర్ సరిగ్గా చదివేటాయన కూడా కాదు లేదండి పంపించడం అసలు కుదరదు ఎగ్జామ్స్ టైమ్లో మీరు అట్లా పంపియ్య పేరెంట్స్ మీరే ఎంకరేజ్ చేయాల్సింది పోయి మీరే పంపిస్తే పంపియ్యమని అడిగితే వాళ్ళు ఇంకా ఇంకా బెంగ పెట్టుకోరా అండి ఇంటి మీద చెప్పండి మీరే లేదండి అస్సలు కుదరదు మీరే మీ అబ్బాయికి అర్ధమ్మయ్యేటట్టు చెప్పాలి కానీ మీరే లీవ్ ఇవ్వండి మళ్ళీ వన్ డే కూడా కాదు త్రీ డేస్ ఫోర్ డేస్ అంటున్నారు కాదండీ నేను చెప్పేది ఏంటి అంటే మీ అబ్బాయి స్లో లెర్నర్ సరిగ్గా చదవడు ఇప్పుడు త్రీ డేస్ ఇప్పుడు ఇంటికే కాదండీ ఇప్పుడు త్రీ డేస్ అడిగితే అతను ఎప్పుడు చదువుతాడు ఎప్పుడు ఎగ్జామ్స్ వ్రాస్తారు మీరు ఎట్లా అడుగుతున్నారు అండి పేరెంట్స్ అయ్యి ఉండి మేము ఇక్కడ చూపిస్తాము అండి ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా పడుతుంది ఇక్కడ చూపిస్తాము అంత హెల్త్ బాగోలేదు ఎప్పుడు నా దృష్టికి తీసుకురాలేదు కదండీ హెల్త్ బాగోలేదు అని కూడా సరే అండి పంపిస్తాము వన్ డే అయితే పంపిస్తాము ఓకే అండి